అక్టోబర్ ఎయిటీన్ టూ థౌజండ్ ఫోర్ అక్టోబర్ ట్వంటీ నైన్టీన్ నైన్టీ సెవెన్ మార్చ్ ట్వంటీ సిక్స్ టూ థౌజెండ్ ఫిబ్రవరి ట్వంటీ త్రీ టూ థౌజెండ్ వన్ జూలై ట్వంటీ సెవెన్ నైన్టీన్ నైన్టీ నైన్